హలో అవు నమస్తే అండి అవునండి అది చూ అక్కటి నుంచే మాట్లాడుతున్నాము అవునండి చికెన్ మంచూరియా టు ప్లేట్స్ చికెన్ బిర్యాని ఓకే అండి చికెన్ బిర్యానీ ఎన్ని ప్లేట్స్ కావాలి మీకు ప్రాన్స్ ఫ్రై టు ఓకే అండి ఇబ్బంది అయితే ఏం లేదండి ఒక థర్టీ మినిట్స్లో మీకు పార్సిల్ వచ్చేస్తుంది ఇంటి దగ్గరికి డెలివరీ బాయ్ వస్తాడు పేమెంట్ ఆన్లైన్ పేమెంటా నార్మల్ పేమెంటా అండి అడ్రస్ చెప్పేయండి చెప్పండి ట్వెల్వ్ బై ఎయిటీ సెవెన్ స్ట్రీట్ డీలక్స్ కాలనీ ఓకే అండి ఓకేనా ఓకే అండి సరే అండి మళ్లీ మీ ఆర్డర్ ఒకసారి వినండి చికెన్ మంచూరియా టు ప్లేట్స్ చికెన్ బిర్యాని టు ప్లేట్స్ ప్రాన్స్ బిర్యాని టు ప్లేట్స్ ప్రాన్స్ ఓహో ప్రాన్స్ ఫ్రైనా ఓకే అండి ఓకే అండి టూ ప్లేట్స్ కన్నా తక్కువ వెయ్యమంటారా వన్ ప్లేట్ చాలా ఓకే అండి మీకు ఏ ఇబ్బంది అయితే ఏమీ లేదు వన్ థర్టీ లోపల మీకు వచ్చేస్తుంది మీ ఆర్డర్ మా డెలివరీ బాయ్ వస్తాడా అదే మీ ల్యాండ్ మార్క్ కదా సుప్రియ స్కూల్ అని అక్కడవచ్చి కాల్ చేస్తారు లిఫ్ట్ చేయండి చాలు సరే అండి